హలో రమేష్ గారేనా అండి నేను సురేష్ ట్రావెల్స్ నుంచి నిన్న ఒక కార్ను బుక్ చేసుకున్నాను ట్రావెల్స్ వారు మీ నెంబరు ఇచ్చిన్నారు నేను మా ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్కు వెళ్ళడానికి నేను ఒక కార్ని బుక్ చేసుకున్నాను దానికి సంబంధించిన డ్రైవర్ మీరు అని ఈ నెంబర్ ఇచ్చారు రేపు పొద్దున్న కరెక్ట్గా నాకు ఆరు ఆరు గంటలకి మీరు మా ఇంటి దగ్గర ఉండాలి నేను రైల్వే స్టేషన్కి ఎనిమిది గంటలకు ఉన్న ట్రైన్కి నేను వెళ్ళాలి సో మీరు ఆరు గంటలకు మా ఇంటికి వస్తే నేను ట్రైన్ ఎక్క నేను ట్రైన్ మీద వెళ్ళడానికి కుదురుతుంది మీరు క మీరు సమయానికి ఖచ్చితంగా ఆరు గంటలకు మా ఇంటికి రండి